హలో అవునండి చెప్పండి ఎవరండి ఆ చెప్పండి మేడం అవునండి అదీ అదే చదివిస్తామండి

చదివిస్తామండీ రోజూ చదివిస్తామండి వాడిని అంటే ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాగాలేక అలాగ లేట్గా రావడం సెలవులు పెట్టడం చేస్తున్నాడండి కొంచెం అవునండి అంటే దానివల్లే కొంచెం స్కూల్కి రాలేక పోతున్నాడు అందికే సరిగ్గా చదవలేకపోతున్నాడండి అదేండి

అంటే స్కూల్ మానను అని అంటున్నాడండి అందుకే పంపుతున్నాము ఇంటికాడా అక్కడ ఆడుకుంటే తగ్గిపోతుందని కొంచెం ఆనందంగా ఉంటాడని పంపుతున్నామండి ఫ్రెండ్స్తో గట్రా ఉంటే అదండీ

ఆయి ఆ సరేనండి తప్పకుండా ఆ థాంక్స్